నమస్తే అండి ఇక్కడ ఏ వంటకం బాగుంటుంది సరే అండి కోడిమాంసం బిర్యానీ నాలుగు ప్లేట్లు కోడిమాంసం వేపుడు రెండు ప్లేట్లు రొయ్యల బిర్యానీ ఒక ప్లేటు ధమ్ బిర్యానీ ఒక ప్లేటు తీసుకురండి

కోడిమాంసం బిర్యానీ మా కుటుంబానికి బాగా నచ్చింది అది ఎలా వండాలో చెప్తే మా ఆవిడ ప్రయత్నిస్తుంది చాలా ధన్యవాదాలు అండి బిల్లు ఎంత అయ్యిందో చెప్తే కడతాము అండి మీ హోటల్ బిర్యానీ మాత్రం చాలా రుచికరంగా ఘాటుగా అందరూ మెచ్చే విధంగా ఉంది థ్యాంక్ యూ